హలో హలో సార్ మీరు టూరిస్ట్ గైడేనంట కదా మేము హైదరాబాద్కి వస్తున్నామండి మాకు బేగం బజారు చార్మినార్ సెంటర్లో కొన్ని ఐటమ్స్ కావాలి అట్లా అక్కడున్న ఏరియా చూపించడం అవి కావాలండి మాకు మీరు మాకు హెల్పు చేస్తారా రేపండి

బేగం బజార్లో కూడా కావాలండి ఓకేనండి ఇంకా ఇంకా మీకు తెలిసిన ఏరియాస్ ఉంటే అక్కడికైనా తీసుకెళ్ళండి

తీసుకు వెళ్ళి అక్కడ ఈ టీ వీ వారివి ఉంటాయి కదా రామోజీ ఫిలిం సిటీ బిర్లా టెంపులు అవును అట్లాంటివి అన్నీ మేము చూడడానికి మా ఫ్యామిలీ వస్తున్నాము మీరు కొంచెం నీటుగా మాకు రిస్కు లేకుండా అన్నీ తీసుకెళ్ళి చూపించగలగాలి అన్నీ వస్తువులు ఇప్పించడం మా ఫుల్ సపోర్ట్ ఇచ్చి అన్నీ ఏరియాలకి తీసుకెళ్ళి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీకి చక్కగా న్యాయం చేస్తారు అని చెప్పారు అందుకని చెప్పని మీకు కాల్ చేశామండి అందుకని చెప్పని మిమ్మల్ని ఇంపార్టెన్స్ ఇచ్చి అడుగుతున్నాము అది మాకు చాలా ఐటమ్స్ కావాలి అందుకని మాకు చెప్పండి సరే రేపు వస్తామండి తప్పక ఓకే ఓకే థ్యాంక్స్ అండి